ప్రతీ ఒక మనిషి గవర్నమెంట్ ఉద్యోగస్థునికి పదవి విరమణ కాలం అనేది యాభై ఎనిమిది సంవత్సరాలకో అరవై సంవత్సరాలకో అతని నియమిత కాల పరిమితిని బట్టి పెరుగుతు ఉంటుంది వారు ఉద్యోగ సేవల కార్యక్రమంలో సేవలో చేస్తు ఉన్నప్పుడే వారి ఆఫీసుల తరఫున కానీ వాళ్ళ కంపెనీల తరఫున కానీ వారికి ఎల్ఐసీ పాలసీలు కానీ లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈ విధంగా రకరకాలుగా పాలసీలలో వారి వచ్చే ఆదాయన్ని బట్టి దాంట్లో కొంత సొమ్ముని ఇటు మగు మరుస్తు ఉంటారు ఎల్ఐసీ పాలసీలని ప్రావిడెంట్ ఫండ్ అని హెల్త్ ఇన్సూరెన్స్ అని రకరకాల పాలసీలలో చేస్తు ఉంటారు ఈ విధంగా ఎల్ఐసీలో బీమా పాలసీలు చాలా ఉన్నాయి బ్యాం ఎస్బీఐ బ్యాంకింగ్లో ఉన్నాయి ఆ విధంగా వారు చేసుకుంటారు కొంతమంది ఇవి కాక ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు బయట బయట బ్యాంకులో కానీ ఎల్ఐసీ ఆఫీసులలో కానీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ ఇట్లా రకరకాల ఉన్న వాటిల్లో వాళ్ళు ఇంకొంచెం పెద్ద ప్లాన్లు తీసుకొని పదవీ విరమణ తర్వాత వారికి నెలకి ఒక యాభై వేలనో లక్ష రూపాయలనో వారు ఇంత కావాలి అని వారు కోరుకున్న ప్రకారం వారికి నెల నెలా ఆదాయం వచ్చే ప్రకారం కావాలని చెప్పి దానికి ఎంత కావాలని చెప్పి దానికి తగ్గ ఏజెంట్లు ఉంటారు వారిని సంప్రదించి వారి ద్వారా వారికి కావలసినవి సమకూర్చుకుంటు ఉంటారు ఏజెంట్ని సంప్రదించినప్పుడు వారు మీకు వారి వయసును బట్టి మీకు ఇన్ని సంవత్సరాలు ఉంటుంది పదిహేను సంవత్సరాలని ఇరవై సంవత్సరాలని ఈ విధంగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలలో మీరు పది లక్షలు కావాలంటే ఇంత కట్టండి ఇరవై లక్షలు కావాలంటే ఇంత కట్టండి మీకు నెలకు లక్ష రూపాయలు కావాలనుకుంటే మీరు ప్రతి సంవత్సరం ఇంత దీంట్లో సేవ్ కట్టవలసి ఉంటుంది అని చెప్పి వారు చెప్తారు అదే ప్రకారం వారు దాని ప్రకారం చేసుకుంటు వెళ్తారు వారు పదవీ విరమణ కాలం పూర్తయిన తర్వాత వారికి ఆఫీస్ తరఫు నుంచి కొంత సొమ్ము వస్తుంది ఇలా బయట పాలసీలు కట్టుకున్న వాటి నుండి కొంత సొమ్ము వస్తుంది మొత్తాన్ని కూడబెట్టుకుని ఒక విధానంగా చేసుకొని సొంత ఇల్లు కట్టుకుంటారు వచ్చే వడ్డీలు నెల నెల వచ్చే ఆదాయంతో హ్యాపీగా సంతోషంగా వారికి కావాల్సిన విధంగా వారు జీవిస్తు ఉంటారు ఈ విధమైన జీవనం అందరికీ లభ్యం కాదు ఎక్కువగా ఉద్యోగస్థులకు మాత్రమే లభ్యం అవుతుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో పదవీ విరమణ చేసుకోవటానికి ఆఫీసులో వారైనా ఎంత ఇస్తాం అని చెప్పి చేసి వారుని పదవీ విరమణ చేయ తగినంత డబ్బు ఆదా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు